శుభోదయం తప్పకుండా రావచ్చు ఓ అది చాలా మంచి విషయం మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు మీకు మేము ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాం అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అలాగే మీకు ఇదివరకు ఫుట్బాల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే దాన్ని మీరు టిక్ చేసుకోవచ్చు అప్పుడు మీకు కొద్దిగా ఫీజు కన్సేసెషన్ దొరుకుతుంది ఏం పర్వాలేదు మన దగ్గర బేసిక్స్ నుంచి నేర్పించే దానికి ఇంకొక ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఉంది అది కూడా మేము మీకు ఫీజు లో ఇన్క్లూడ్ చేసేస్తాం మీరు కావాలంటే మా దగ్గరే కొనుక్కోవచ్చు లేదా మీరు బయట ఎక్కడైనా కూడా కొనుక్కోవచ్చు బయట ఎక్కడైనా మీరు తీసుకోవాలి అయితే ఇరవైవేలు నలబైవేలు అవుతుంది మన దగ్గర జస్ట్ పాతిక వేలకే వచ్చేస్తుంది మేము ముందు అడ్వాన్స్ పదివేలు తీసుకుంటాం ఆ పైన మీరు మీకు ఇన్స్టాల్మెంట్స్ చెప్తాం దానికి తగ్గట్టుగా మీరు కట్టుకోవచ్చు మీకు మూడు నెలల్లో మూడు నెలల ప్లాన్ తీసుకుంటే సాయంత్రం ఫోర్ టు సిక్స్ వరకు చేయాల్సి వస్తుంది అదే ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే రోజుకు గంట చేస్తే సరిపోతుంది ఏం పర్వాలేదు మీరు పొద్దున చేద్దామనుకుంటున్నారా సాయంత్రం చేద్దాం అనుకుంటున్నారా ప్రాక్టీస్ అయితే మీకు ఐదు టు ఆరు స్లాట్ బుక్ చేయమంటారా ధన్యవాదాలు అది చాలా గొప్ప విషయం సంతోషం ధన్యవాదాలు